పల్లెల్లో పట్టణాల్లో ప్రాంతాలంటే మొ మొట్టమొదట మనం పల్లెల్లు గురించి చూసుకుంటే పల్లెల్లో ఎక్కువ సౌకర్యాలు ఉండవు ఆటలకి సంబంధించి అంటే ప్లే గ్రౌండ్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన ఆట వస్తువులు కానీ అనేది మనకు పల్లెటూర్లో అంతగా దొరకవు ఎందుకంటే అన్నన్ని సదుపాయాలు పల్లెటూర్లో ప్రస్తుతానికి అయితే లేకపోవడం జరుగుతుంది అంతేకాకుండా పల్లెటూర్లో ఎక్కువ ఎక్స్ ఎక్కువమంది ఉంటారు ఆడుకోవడానికి అంటే మన తోటి వయసు మన వయసు అంతేకాకుండా ఇంకా ఎక్కువమంది మనుషులు ఉంటారు కూడా ఎక్కువమంది ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది అదే పట్టణ ప్రాంతం తీసుకుంటే అక్కడ మనకి ఆట స్థలాల్లో అన్ని ఉంటాయి ఇంకా దానికి సంబంధించిన వస్తువులు అన్నీ దొరుకుతాయి అంటే మన ఆట్లాడడానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు అక్కడ ఉంటాయి కానీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు ఎందుకంటే పట్టణాల్లో ఎక్కువగా ఉండేది ఉద్యోగస్తులు వాళ్ళే కాబట్టి వారి ఏదైనా టైం దొరికినప్పుడు మాత్రమే ఆట్లాడడానికి వస్తారు అంతే కానీ కావాలని పని కట్టుకుని రావాలంటే వారి జీవితం జరగడా నడవడానికి ఉపయోగ పడదు అందుకనే పట్టణ ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో సౌకర్యాలు ఉంటాయి కానీ ఆడటానికి ఎవరూ ఉండరు అదే కానీ పల్లెల్లో పల్లెల్లో అనుకో ఉంటారు కానీ వాళ్ళకి సౌకర్యాలు ఉండవు